ఇప్పుడు మనం ఒక ప్రదేశానికెళ్ళినప్పుడు అక్కడ అక్కడ చూసే చారిత్రక అండ్ సాంస్కృతిక ఐటమ్స్ అవీ ఇవీ చూసినప్పుడు మనకేంటంటే ఒక ఫీలింగ్ వస్తుంది ఓహో చారి అంటే అప్పట్లో ఇలా ఉండేది మన సంస్కృతి ఇలా ఉంది మన సంస్కృతికి తగ్గట్టు మన సంస్కృతిక మన సంరక్షణ పర్యామ ఎలా ప్రభావితం చేస్తుంది అంటే మనకు కొంచెము హ్యాపీ ఫీల్ కూడా ఉంటుంది ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ చూసినట్లు ఉంటుంది అవి చూ వాటిని చూసి మనం నేర్చుకుని కూడా నేర్చుకోగలుగుతాము ఏంటంటే మన సంస్కృతి మన ఆచరణ అవీ ఇవీ ఎలా ఉంటాయి అనేది మనం అటువంటి ప్రదేశాలకెళ్ళినప్పుడు మనకు అలానే ఉండాలి మనము అదిీదీ ఇదీ అని అనిపిస్తుంది మనకు కొన్ని కొన్ని చారిత్రాత్మకమైన ఇక అవి అవన్నీ తెలుసుకోవచ్చు మనం ఆ ప్రదేశంలో ఉండే చారిత్రకమైన అవి ఆచరణలు అవి ఇవి చేసుకోవచ్చు మనక ఏంటంటే అవన్నీ పర్యాటకం అంటే మనము మనము అక్కడికెళ్ళి చూసినప్పుడు మనకు ఒక ఒక ఒపీనియన్ అని వస్తుంది సం సాంస్కృతిక దా సాస్కృ సంస్కృతి దాది ఇది అప్పుడు మనం కూడా చేంజ్ అవ్వవచ్చు ఏమో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది